నమస్తే సార్ ఏమి కావాలి సార్ మామిడికాయలు ఉన్నాయి సార్ బత్తాయికాయలు ఉన్నాయి సార్ నారంజకాయలు ఉన్నాయి సార్ జూస్ అయితే బాగుంటాయి సార్ నారింజ కాయలు అయితే యాపిల్స్ అయితే బాగుంటాయి సార్ సీజన్ కదా సార్ ఏమి కావాలి సార్ మామిడికాయలు రసాలు అయితే రెండు కేజీలు రెండు వందలు పడుతున్నాయి సార్ బంగిని పల్లి అయితే బాగుంటాయి సార్ పెద్దపెద్దవి కాకినాడ నుంచి వచ్చినాయి సార్ అవి కేజీ వంద రూపాయలకి నాలుగు కాయలు అలా వస్తాయి సార్ అవును సార్ డజన్ అయితే మీరు తీసుకోండి సార్ నేను రేటు వేస్తాను మీరు తీసుకోండి డజన్ అయితే ఒక నాలుగు వందలు అలా అలా పడుతుంది సార్ మీరు తీసుకోండి నేను చెప్తాను లేండి రసాలు కూడా తీసుకుంటారా సార్ బాగుంటాయి రసాలు బంగిని పల్లి అయితే పెద్దవి వేయమంటారా సార్ చిన్నవి వేయమంటారా పెద్దవి వేయమంటారా సార్ పెద్దవి అయితే కొంచెం పెద్దవి అయితే మూడు వంద పడతాయి సార్ పర్వాలేదా సార్ ఏమి కదా డజన్ లెక్క వేయమంటారా సార్ పెద్దవి అయితే కొంచెం పడతాయి సార్ పర్వాలేదా పన్నెండు కాయలకి అలాగ ఐదు వందలు అలా పడతాయి ఏమి కదా సరే సార్ ఓకే సార్ పన్నెండు కాయలు వేయమంటారా సార్ ఇంకేం కావాలి సార్ దానిమ్మ కాయలు తీసుకుంటారా సార్ బాగున్నాయి బత్తాయికాయలు ఉ బత్తాయికాయలు చిన్నవి ఉన్నాయి సార్ పెద్దవి ఉన్నాయి సార్ పెద్దవి అయితే వంద రూపాయలకి డజను డజను వంద రూపాయలు పడుతున్నాయి సార్ చిన్నవి అయితే డజను ఎనభై రూపాయలు పడుతున్నాయి సార్ ఇరవై రూపాయలు సార్ పెద్దవి వేయమంటారా సార్ సరే సార్ దానిమ్మ కాయలు అయితే వంద రూపాయలకి మూడు కాయలు సార్ దూరం నుంచి వస్తున్నాయి సార్ కాశ్మీరీ అవి కదా సార్ ఇవి చాలా బాగుంటాయి సార్ పెద్దవి అయితే పెద్దవి అయితే రేటు ఎక్కువ సార్ మూడు కాయలు వస్తాయి సార్ చిన్నవి అయితే ఒక ఐదో ఆరో వస్తాయి కానీ పెద్దవి అయితే మూడు వస్తాయి సార్ అవి దూరం నుంచి వస్తాయి సార్ పెద్దవి అయితే బాగుంటాయి సార్ అవి నార్త్ నుంచి వచ్చినాయి సార్ అవి అయితే బా టేస్ట్ బాగుంటాయి సార్ ఇవి అయితే లోపల టేస్ట్

రెండు కేజీలు ఏమో సరే సార్ రెండు కేజీలా సార్ ఓకే సార్ ఇంకేం కావాలి సార్ ద్రాక్షా పళ్ళు ద్రాక్షా పళ్ళు ఏమన్న కావాలా సార్ నల్లవి వేయమంటారా సార్ పచ్చవి వేయమంటారా సరే సార్ ఓకే సార్ ఓ ఓకే సారు ఇంకా ఏమన్న కావాలా సార్ అరటి పళ్ళు తీసుకుంటారా సార్ అరటి పళ్ళు నారింజకాయలు అవి తక్కువ రేట్ సార్ అవి డజన్ యాభై రూపాయలు వచ్చేస్తాయ్ సార్ చిన్న చిన్న కాయలు అయితే బొప్పాయిలా రెండు సార్ సార్ బొప్పాయిలు చిన్నవి అయితే బాగుంటాయి సార్ పెద్దవి పెద్ద టేస్ట్ ఉండవు సార్ ఏ చెట్టుకు అయిన సార్ అవి సరే సార్ ఓకే సార్ అన్నీ ఫ్రెష్ సార్ అసలు ఇంకా మొత్తం అన్నీ న్యాచరల్ సార్ పండించినవి సార్ మా మా తోటలలోనివి సార్ సరే సార్ ఓకే సార్ సరే సార్ ఓకే సార్ రెండు కేజీలు ఇవి అన్నీ కలిపి ఓకే సార్ క్యాష్ ఇస్తారా సార్ లేదంటే ఫోన్పే చేస్తారా సార్ క్యాషేనా సార్ సరే సార్ ఇదిగోండి సార్ పదిహేను వందలు అయ్యింది సార్ పదిహేను వందలు సార్ మామూలుగా అయితే పద్దెనిమిది వందలు సార్ మీకు అయితే మూడు వందలు సార్ మూడు వందల తగ్గించాను సార్ హోల్సేల్ కదా సార్ ఇంకా సరే సార్ మీకు మీకు కాబట్టి సరే ఇంకో యాభై రూపాయలు తగ్గిస్తున్నాను సార్ అవును సార్ మళ్ళీ రండి సార్ మర్చిపోకండి సార్ ఓకే సార్